నేను డిగ్రీ చదివే రోజులలో ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నాను అది మా తెలుగు అధ్యాపకులు రాసినటువంటి తెలుగు వ్యాస మంజరి అనే పుస్తకం అందులో వారి అనుభవాలు అనుభూతులు అద్భుతమైనటువంటి పద సంపదతో కొడుకున్న వారి రచన అద్భుతంగా ఉంది